ఉంటుంది అండి మా రెస్టారెంట్లో ఓకే అండి మీకు ఇంకా ఏమేమి ఐటమ్స్

మటన్ బిర్యానీ అంటే స్పైసీ స్పైసీగా అంతా బాగా ఉంటుంది అండి మాకు అంటే రెస్టారెంట్లో చాలామంది కస్టమర్స్ కొంటు ఉంటారు మాకు సేల్ అవుతు ఉండుద్ది

మీకు ఎలా అంటే అలా అండి

ఓకే అండి మటన్ బిర్యానీ కర్రీనా మటన్ బిర్యానీ కర్రీ అంటే ఇంకా మేము ఫ్రై అని ఫ్రై లాంటి గ్రేవీ అలాంటివి పం పంపిస్తామండి

పెరుగు చట్నీ ఇంక దాంట్లో వచ్చేవి అన్నీ పంపిస్తాం అండి ఆనియన్స్ గోంగూర చట్నీ కూడా అండి ఇంకేం ఐటమ్స్ కావాలండి మీకు ఏమన్నా ఓకే అండి సరే అండి జ్యూసా సరే అండి ఇంకా ఏమన్న కావాలండి టూ డేస్లో వస్తుంది లేదంటే మీరు ఇప్పుడు కావాలి అంటే ఇప్పుడు కూడా మాకు ఉండుద్దండి సరే అండి

త్వరగా వచ్చుద్ది త్వరగా వచ్చుద్దండి

ట్రావెలింగ్కి పడుతాయి అండి ఫిఫ్టీ రూపీసు

మా డెలివరీ ఓకే అండి పెడతాను అండి డీటెయిల్స్ పెడతాను మా డెలివరీ బాయ్ వస్తాడు తీసుకోండి ఓకే అండి త్వరగా పంపింద్దును

ఓకే అండి పంపిస్తాను